అప్పుడే పుట్టిన పసి పిల్లలకు పరిశుభ్రమైన వాతావరణం ఉండేటట్టు చూడాలి వాళ్ళను పడుకోబెట్టే మంచం పైన బట్టలను ఎప్పటికప్పుడు మారుస్తూ ఉండాలి పరిశుభ్రమైన వస్త్రాలను మాత్రమే వెయ్యాలి బాలింత పసి పిల్లలకు పాలు పెట్టేటప్పుడు శుభ్రంగా నీట్ గా ఉండాలి తల్లిపాలు పసిబిడ్డకి చాలా ఆరోగ్యకరం అలాగే పసిపిల్లలకు ఏ జబ్బులు రాకుండా ఉంటాయి తల్లిపాలు చాలా ఆరోగ్యవంతమైనవి అలాగే పసి పిల్లలను ఉదయం సూర్యకాంతిలో ఒక పది నిమిషాలు ఉంచాలి అప్పుడే పసిపిల్లలు ఆరోగ్యంగా ఉంటారు అలాగే పసి పిల్లలు ఉండే చోట దోమలు ఈగలు రాకున్నా పరిశుభ్రమైన వాతావరణం ఉంచేలా చూస్కోవాలి